హలో ఎవరండి చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి ఆఫర్స్ అంటే ఎలాగ అండి మీరు ఎలా కోరుకుంటున్నారు

లేదండీ మీ బుక్ మీద ఎన్ని వన్ మంత్కి ఎన్ని ఉంటాయో అన్నీ మాత్రమే చేస్తాం అప్పుడు మేము ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటాం అండి

అంటే మీకు ఇంత అర్జెంటుగా టైమింగ్స్ని బట్టి మేము దాని మీద చార్జ్ వేస్తాం అండి సపోస్ మీరు వన్ డేలో కావాలంటే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అట్ల తీసుకుంటాం అంటే ఎలా అంటే ఇంకా ఏమైనా అంటే ఎలా అండి అంటే ఏంటండి అవి లేదండీ మేము ఓన్లీ గ్యాస్ మాత్రమే సప్లై చేస్తాము గ్యాస్ సిలిండర్స్ మాత్రమే ఓకే అండి థ్యాంక్ యూ అండి కాల్ ధన్యవాదాలు కాల్ చేసినందుకు